హాయ్ హలో కస్ట్ ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి కాల్ చేస్తున్నాను నా మొబైల్ నా మొబైల్లో అధికంగా డేటా బ్యాలెన్స్ కావాలనుకుంట్నాను అది ఎలా చేసుకోవాలో మీరు నాకు తెలియజేస్తారనుకుంట్నాను నెంబర్ ఎయిట్ టూ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ ఒన్ త్రీ నైన్ గీ నెంబర్కి డేటా ప్యాక్స్ అలాగే పన్ను ఎలా చెల్లించాలో మీరు నాకు డేటా బ్యాలెన్స్ ఒక వివరణను దయచేయమని కోరుచున్నాను వన్ జీ బీ డేటాకి ఎంత అమౌంట్ అవుతుంది అలాగే టూ జీ బీ డేటాకి ఎలా ఎలాంటి ఛార్జీలు వర్తిస్తాయి అలాగా కొన్ని వివరాలను మీరు నాకు దయ చేయాలి వివరిస్తారని నేను కొనుక్కుంట్నాను ఆశిస్తున్నాను నా మొబైల్ నెంబర్కి అలాగే నా మొబైల్ పైన డేటాకి ఎలా చెల్లించాలి ఇంకా అదనంగా ఎలా పొందాలి అనేది ఒక వివరణగా మీరు నాకు చెప్పమని అడుగుతున్నాను